హలో

అవునండి ఎవరు మాట్లాడేది చెప్పమ్మా ఎవరు మీరు నాకు గుర్తురాలేదే మీరు కంప్లయింట్ ఇచ్చింది

చెప్పయ్యా

అదే అదే నీవు నువ్వు నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నావయ్యా నీవంటే నీది నీది రాయించిం నీది ఎంక్వయిరీకి ఒక ఇద్దరిని పిలిపించాము వాళ్ళని ఎంక్వయిరీ చేశాము ఒక ఇద్దరు ఇంకొక ఇద్దరు ఇంకొక ఇద్దరున్నారు వాళ్ళని కూడా ఎంక్వయిరీ చేయిస్తాను వాళ్ళు వాళ్ళను కూడా తేలిందంటే నీ బ్యాగ్ నీకొస్తుంది నీకు జాబ్ వస్తుంది నువ్వేమి బాధపడకు నీ బ్యాగ్ వచ్చే బాధ్యత మాది ఎందుకంటే నీ జాబు పోకుండా మేము చూసుకుంటాము బలేవ్ బలేవాడివమ్మా మేము చూసుకుంటాము దాని గురించి నువ్వేమి దిగులు పడకు

రేప్పొద్దున్నే వాళ్ళొక ఇద్దరున్నారు సస్పెక్ట్లు వాళ్ళిద్దరిని ఎంక్వయిరీ చేసి ఏ విషయమో నీకు మీరు స్టేషన్ కాడికొస్తే చెప్తారు సరేనా అండి ఓకే ఓకే అమ్మా మాకు అర్థమైంది నాకేమి నాకర్దమవుతుంది మీ బాధ దాన్ని వెతికిపెట్టే బాధ్యత మాది ఓకేనా కొంచెం నేను కొంచెం బిజిగా ఉన్నాను వేరే పని మీద ఉంటాను ఓకేనా